నాకు తెలిసిన కొంతమంది కాలేజీ డిగ్రీ అనేది ఉంది వాళ్ళు తమని తము బాగా చేసారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా డిగ్రీతో వాళ్ళు మంచి ఉద్యోగాలు దొరికాయి వ్యక్తిగతంగా కూడా ఎంతో అభివృద్ధి అనేది సాధించారు ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి వచ్చాయి చాలామంది డిగ్రీ పొందడం వల్ల వాళ్ళు నైపుణ్యము ఇంకా అర్హతలను ఉపయోగించి స్థిరమైన అందమైన ఉద్యోగాలు కూడా వాళ్ళు పొందారు ఇంకా అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు మంచిగా స్థిరపడ్డారు ఎట్లాగంటే వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడం వల్ల వారికి వ్యక్తిగతంగా మరింత స్వతంత్రంగా ఉండడానికి ఇంకా ఆర్థికంగా బలంగా ఉండడానికి కూడా సహాయం చేసింది అలాగే వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి అనేది సాధించడం జరిగింది నైపుణ్యంగా విజ్ఞాన పరంగా ఇంకా వాళ్ళ యొక్క అనుభవము వారికి వ్యక్తిగత అభివృద్ధిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఎంతో సహాయం చేసింది ఇంకా ఈ డిగ్రీ పొందడం ద్వారా వాళ్ళు సామాజికంగానూ కూడా గుర్తింపున అనేది పొందారు వారి కుటుంబము ఇంకా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గౌరవాన్ని పెంచుకోవడానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంది కాబట్టి డిగ్రీని బాగా చేసామని వాళ్ళు జీవితంలో స్థిరపడ్డామని ఇంకా మంచి అభివృద్ధిని సాధించామనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు